చెప్పండి అవును మ్యామ్ ఈరోజు వచ్చేసరికి వెజ్ నాన్ వెజ్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి నాన్ వెెజ్లో వచ్చేసి చికెన్ మటన్ అలాంటివి ఉన్నాయండి ఓకే మ్యామ్ మీ లొకేషన్ మాకు షేర్ చేయగలరా ఓకే మేడమ్